ఇక్కడ అయితే సమాచారం మూలాలు వచ్చేసి ఏమీ లేవు అందరిలా అన్ని జిల్లాల లాగానే మేము కూడా టీవీలు చూడడం అలవాటైపోయింది కాబట్టి వీటిని ఎవరూ కూడా ఎక్కువ పట్టించుకోవడం జరగడంలేదు ఎవరో కొంత మంది చదువుకునేవాళ్ళు జీకే పరంగా మాత్రమే ఈ సమాచార మూలాల్ని వాడుతున్నారు ఇక్కడ అయితే ప్రజెంట్ సాక్షి అనేది బాగా వాడుకలో ఉన్నది